తెలుగు మాట్లాడేవారు ఇతర బాషల నుండి వచ్చే పదాలను రోజువారి సంభాషణలో ఎలా వాడతారంటే ఉదయాన్నే లేవగానే తెలుగు వచ్చిన వాళ్ళు శుభోదయం అంటారు ఇంగ్లీష్ వచ్చిన వారు గుడ్ మార్నింగ్ అంటారు అలాగే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళొస్తామని చెప్తారు ఇతర భాషల వాళ్ళూ బై చెప్తారు అలాగే పడుకునే ముందూ మనం అందరం శుభరాత్రి అంటాం అదే ఇంగ్లీష్ వాళ్ళు గుడ్ నైట్ అంటారు ఇలాగ మన రోజువారి సంభాషణలో వాడే ఇతర భాష పదాలూ మెయిన్గా